అవును విద్యార్థులు విద్యార్థినుల కోసం అనేక రకాల స్కాలర్షిప్లు అయితే ఉన్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులకు అందుబాటులో ఉండే విధంగా వాళ్ళ చదువులను ప్రోత్సహిస్తూ వారికి స్కాలర్షిప్లు అయితే ఇవ్వడం జరుగుతుంది పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లని కేంద్ర ప్రభుత్వం వాళ్ళు అయితే విద్యాధన్ స్కాలర్షిప్ అని అదే విధంగా పోస్టల్ వారు కూడా స్కాలర్షిప్ పథకాలను నిర్వహిస్తున్నారు ఆరు నుండి తొమ్మిదో తరగతి విద్యార్థినుల కోసం ఇంకా జాతీయస్థాయిలో ఫేలోషిప్ పథకం అనేటువంటి పేరుతో ఇలా రకరకాలైన అటువంటి స్కాలర్షిప్ పథకాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల యొక్క చదువు కోసం ఇవ్వడం జరుగుతూ ఉంది